ఈ లాక్డౌన్ టైంలో మనం బయట వెళ్ళడానికి చాలా కష్టపడ్డాం దానివల్ల మనం మన ఇంట్లోనే కూర్చొని మన పనులని చేసుకుంటు ఉంటాం ఈ ఫోన్స్ ల్యాప్టాప్ ద్వారా పిల్లలైతే ఈ ఫోన్కి చాలా బాగా అడిక్ట్ అయిపోయారు ఎందుకంటే బళ్ళకు వెళ్ళలేక వాళ్ళు క్లాసెస్ ఆన్లైన్లో చెప్పడం ద్వారా వాళ్ళు ఫోన్లో వినడం ద్వారా వీళ్ళు ఫోన్లో చదువును నేర్చుకుంటుఉంటారు ఇది బాగా ఉంటుంది కానీ దీని ఎక్కువ సేపు చూడటం వల్ల కూడా మన కళ్ళకి ప్రాబ్లెమ్స్ ఉంటాయి ఈ ఫోన్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ చాలా తగ్గిపోతు ఉంది ఈ ఫోన్ని ఫోన్స్లోనే గేమ్స్ వీడియోస్ ఆన్లైన్ చదువుకోవడం ద్వారా వాళ్ళకి బయట వెళ్ళి ఆడుకోవడానికి సమయం దొరకడం లేదు దానివల్ల వాళ్ళ యొక్క ఫిట్నెస్ లెవెల్ తగ్గిపోతు ఉంటుంది దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తు ఉంటాయి అలాగే పెద్దవారు ఇంట్లో నుంచే పని చేస్తు ఉంటారు అది కొందరికి బాగుంటుంది కొందరికి కొంచెం విసుగ్గాను ఉంటుంది ఎందుకంటే ఇంట్లో నుంచి పనిచేయడం దా ఎక్కువసేపు ఆ ల్యాప్టాప్నే చూస్తు ఉండడం ద్వారా మనకి కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది స్ట్రెస్ గాను ఉంటుంది దీని ద్వారా మనం ఎక్కువ నష్టపోవడమే ఏ ఎక్కువ కానీ లాభాలు తక్కువే కానీ ఇంట్లో నుంచి పని చేయడం కూడా బాగా ఉంటుంది బయట బ మనం కా ఆఫీసుకి వెళ్ళి పనిచేయడం ద్వారా మన సమస్యలను చుట్టుపక్కల ఉన్న పరి పరిసరాలను అనుసరిస్తు ప్రకృతిని ఆస్వాదిస్తు పనిచేయడం ద్వారా మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది దీనితో పాటు ఈ కోవిడ్ సమయంలో ఈ ఫోన్స్ ల్యాప్టాప్స్ ద్వారా చాలా యూస్ఫుల్గా ఉన్నింది ఉపయోగకరంగా ఉన్నింది ఎందుకంటే ఇప్పుడు మనం బయట వెళ్లలేని సమయంలో మన ఆన్లైన్లోనే అన్నింటిని ఆర్డర్ ఆర్డర్ చేసుకోగలం లైక్ ఫుడ్స్ అంటే మనం తినే వస్తువులు కానీ మనం వేసుకునే బట్టలు కానీ మనకి కావాల్సిన వస్తువులు కానీ ఇలాంటి అన్నింటిని మనం బయట వెళ్ళకుండానే మన ఇంటి దగ్గరే వచ్చేటట్టు మనం చేసుకుంటాం దీనికోసం ఈ ఫోన్స్ ట్యాబ్లేట్స్ ట్యాబ్లేట్స్ ల్యాప్టాప్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉన్నాయి కానీ దీనికి అడిక్ట్ అవ్వడం అడిక్ట్ అవ్వడం కూడా చాలా తప్పు ఎందుకంటే దీనికి అడిక్ట్ అయి అయిపోవడం వల్ల మనం సోమరితనంతో ఉం ఉంటున్నాం చాలామంది చూస్తుంటారు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏమంటే మనం కూర్చున్న చోటు నుంచే మన టీవీని ఆన్ చేయచ్చు లైట్స్ ఆన్ చేయచ్చు ఇలాంటివి మనం కూర్చున్న చోటు నుంచే మన పనులను పూర్తి చేయగలం ఇలా చేయడం ద్వారా మన యొక్క శరీరం మొద్దుబారి పోతుంది మనం అనారోగ్యానికి గురవుతు ఉంటాం మనం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటేనే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ టెక్నాలజీ రోబో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మన పనులు చాలా సులభంగా అయిపోతు ఉన్నాయి దాని వలన మనం కష్టపడకుండానే మన పనులన్నీ చేసుకునేస్తున్నాం ఇది బాగానే ఉంది కానీ మన పనులు త్వరగా అయిపోతున్నాయి కానీ మన ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి ఈ టెక్నాలజీస్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి లాక్డౌన్ టైంలోకానీ ఇప్పుడు లాక్డౌన్ అని వెళ్ళి పోయాయి కాబట్టి తీసేశారు కాబట్టి మనం మన పనులను మనమే చేసుకొని జాబ్స్ నేరుగా వెళ్ళిచేసుకోవడం బళ్ళు నే బడులకు నేరుగా వెళ్ళి టీచర్తో ఇంటరేక్షన్తో టీ టీచర్ యొక్క సూచనలను నేర్చుకుంటు చదువును పెంపొందించుకోవడం చాలా బాగుంటుంది అలాగే జాబ్స్ కూడా మనం నే నేరుగా వెళ్లి దాని గురించి తెలుసుకొని మన జాబ్స్ని మనం చేయడం ద్వారా మన యొక్క తెలివి కూడా పెరుగుతుంది